ఒక మంచి నృత్యకారి మరియు గొప్ప నృత్యకారి మధ్య ప్రధాన తేడా ఏంటంటే గొప్ప నృత్యకారి తన నృత్యంలో ఆత్మసక్తి ఇంకా భావోద్వేగాన్నీ వ్యక్తం చేస్తాడు అతడు తన నృత్యం ద్వారా ప్రేక్షకులను కదలించగలడు అలా ఒక మంచి నృత్యకారి సాంకేతికంగా నైపుణ్యం కలిగి ఉంటాడు ఇంకా అతని నృత్యం యొక్క కదలికలను సమర్థవంతంగా నిర్వహిస్తాడు శైలిని అర్థం చేసుకుంటాడు సరిగ్గా అభినయిస్తాడు అతను నృత్యంలో గుండె నుంచుతుంది అతడు ఆ నృత్యం యొక్క అర్ధాన్ని అర్థం చేసుకుంటాడు దానిని తన ప్రేక్షకులతో పంచుకుంటాడు గొప్ప నృత్యకారి యొక్క కొన్ని నిర్దృష్ట లక్షణాలు ఏంటంటే గొప్ప నృత్యకారులు తమ నృత్యంలో ఆత్మశుద్ధి మరియు భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తారు తమ నృత్యం ద్వారా ప్రేక్షకులను కదిలించగలరు గొప్ప నృత్యకారులు సృజనాత్మకంగా కూడా ఉంటారు వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి మరియు తమ నృత్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఎల్లప్పుడూ చూస్తుంటారు గొప్ప నృత్యకారులు సహజ ప్రతిభను కలిగి ఉంటారు నృత్యం చేయడంలో సులభతరం వారికి ఏం చేయాలో అన్ని తెలుసు నృత్యకారిగా మారడానికి మీరు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ఇంకా నైపుణ్యాలను మెరుగుపరుస్తూ ఉండాలి ఇంకా భావోద్వేగాలను వ్యక్తం చెయ్ యడం నృత్యంలో సృజనాత్మకంగా ఉండటం నేర్చుకోవాలి గొప్ప నృత్యకారిగా మారడం సులభం కాదు కానీ ఇది చాలా నెరవేరే లక్ష్యం కూడా కృషి మరియు అంకితభావంతో మీరు మనము ఒక గొప్ప నృత్యకారునిగా అవుతాము